నేను సుమారు దాదాపుగా ఒక గంట సేపు మాత్రమే వంటకి వెచ్చిస్తాను అంతగా కాకపోతే ఒక అరగంట అటు ఇటు అవుతుంది తప్ప అంతకుమించి నేను ఎక్కువ సమయం అనేది తీసుకోను ఒక పొయ్యిమీద అన్నం పెడతాం ఇంకో పొయ్యిమీద కూర అనేది చేయడానికి ప్రయత్నిస్తాం రెండు ఒకేసారి ఒక గంటలో అయిపోవడానికి కృషి చేస్తాము కాకపోతే నేను నాకు వంట ఇప్పటివరకు ఒక్కసారి కూడా వండని ఆహార పదార్థాన్ని వండడానికి నేను ఒకసారి ప్రయత్నించాను దానికి నాకు తెలియకుండానే దాదాపు మూడు గంటలు పట్టేసింది అయ్యబాబోయ్ ఇంత సమయం నేను దానికి కేటాయించానా అని కూడా నేను చాలాసార్లు అనుకున్నాను అది ఏమిటంటే మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఒకసారి వండడానికి ప్రయత్నించాను ఆ మటన్ని ఉడికిచ్చడానికే నాకు చాలా సమయం పట్టింది దాన్ని మళ్ళీ బిర్యానీతో కలిపి వండడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి నేను చేసిన మట్టుకు చేశాను కానీ హోటల్లో లేకపోతే ఏదైనా దాబాలో వచ్చే రుచయితే రాలేదు కాకపోతే నా ప్రయత్నం అంటూ నేను చేశాను దాంట్లో మటన్ చిన్న చిన్న ముక్కలుగా కొట్టి అలాగే దాంట్లోకి మ పలావ్ సరుకులు అవన్ని వేసి చేసి వండినప్పటికీ నాకు దాదాపు మూడు సం మూడు గంటల సమయం వ్యత్యాసం అయితే తెలిసింది దాంతో అయ్య బాబోయ్ ఇంతసేపు నేను వంట చేయ వంట గదిలో ఉండగలనా అనే విషయం నాకు ఇప్పటివరకు చాలా ఆశ్చర్యమేస్తుంది నేను మామూలుగా ఏ వంటొండినా గానీ చిన్న చిన్న వంట పదార్థాలు గానీ అదే చిన్న చిన్న వంటకాలు కూరగాయలు కోయడం అలాంటివి చేసినప్పుడు కానీ ఒక గంట గంటన్నరలో ముగించేయడం అనేది నాకు అలవాటు మొట్టమొదటిసారిగా మూడు గంటలు నేను వంట గదిలో ఆ ఉడుకలో మగ్గిపోయాను దీనికి నేను ఉన్నందుకు బాధపడట్లేదు గానీ ఎందుకు అంటే ఎంతో కొంత నేను నేర్చుకున్నాను మటన్ బిర్యానీ ఎలా వండాలో నేను నేర్చుకున్నాను మళ్ళీ ఇంకెప్పుడన్నా వండినప్పుడు ఆ సమయాన్ని తగ్గించడానికె చూస్తాం తప్ప ఆ సమయాన్ని దాటి వెళ్ళడానికి మాత్రం నేను చేయను